సార్ యా గుడ్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ సార్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది ఇప్పుడే స్టార్ట్ చేశాము వర్క్ అనేది ప్రోగ్రెస్లో ఉంది సార్ ఇప్పుడు కన్స్ట్రక్షన్ అనేది జరుగుతూ ఉంది ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసి బేస్మెంట్ లెవెల్ వరకు కంప్లీట్ అయ్యింది సార్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ అయ్యింది ఆఫ్టర్ కంప్లీటెడ్ వన్ ఇయర్ పడుతుంది సార్ మ్యాగ్జిమం కంప్లీట్ అవ్వడానికి టైమ్ ఓకే ఓకే ఓకే బ్రో ప్రెజెంటు ప్రస్తుతానికి వచ్చేసి ఓకే సార్

ఆల్రెడీ మేము తెప్పించాము ఓకే

ఓకే యాక్చువల్లీ మనం వర్క్ అనేది లేటుగా స్టార్ట్ చేశాము సార్ ఓకే సార్ ఐ విల్ కంప్లీటెడ్ ఎయిట్ మంత్స్ సార్ ఎవ్రీ ఎవ్రీ ఎవ్రీ డే ఐ విల్ ఐ విల్ రిపోర్టింగ్ సార్ అవును సార్ ప్రెజెంట్ అంటే మెటీరియల్ అనేది చాలా తక్కువగా ఉన్నది సార్ మెటీరియల్ దొరకడం లేదు కొంచెం మీరు మీరు కానీ పంపిస్తే కంప్లీట్ చేసేదానికి రెడీగా ఉంటుంది సార్ యాక్చువల్లీ యాక్చువల్లీ గ్రౌండ్ లెవెల్ అయితే వర్క్ కంప్లీట్ అయ్యింది సార్ ఇంకా గ్రౌండ్ లెవెల్ నుంచి స్పీడ్గా వర్క్ అనేది ప్రాసెస్ అనేది చాలా స్పీడ్గా జరుగుతుంది సార్ అండ్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ ఉన్నాయి సార్

ఓకే సార్ ఓకే సార్ ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాము సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ